మానసిక ఆరోగ్యం అనే ఈ రోజుల్లో శ శారీరిక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం అంత విలువైనది కూడా మా శారీరిక ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా మనం నయం చేయగలుగుతాం కానీ ఈ శారీరక మా మానసిక ఆరోగ్యం ఎలా ఉన్న నయం చేయలేం అదే అలాంటిది శారీరిక ఆరోగ్యం ఎలా ఉన్న మనం నయం చేయగలుగుతాం కానీ మానసిక ఆరోగ్యానికి మాత్రం మందు లేదు ఎలాగో మనం నయం చెయ్యడం కష్టమైన పని మానసిక శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం అనేది చాల ముఖ్యమైనది ఇప్పుడు ఉన్న ప్రజల్లో ఈ విద్యార్థులు ఇలాంటి వాళ్ళు చాలా చాలా అంటే బాగా పనులకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ బా ఫ్యామిలీ కుటుంబసభ్యులు కుటుంబంలో వచ్చే ప్రాబ్లమ్ పేస్ చేసేవాళ్ళు ఎక్కువ ఈ పే ఈ మానసిక ఆరోగ్యానికి గురవుతారు మానసిక ఆరోగ్యానికి ఎలాంటి మందు లేదు మనిసి మనసు మనసు అనే ఒక దానిపైన ఉంటుంది మనసు ఇంకా మెదడు పైన ఉంటుంది అది ఒక అది సరిగ్గా లేకపోతే మనం ఎలాంటి మాత్రలు వేసినా తగ్గనిదే మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అనేది చాలా విలువైనది మానసిక ఆరోగ్యాన్ని మనం ఎప్పడికైనా పాడు చేసుకోవద్దు ఇప్పుడున్న వ్య ఇప్పుడున్న విద్యార్థుల్లో పదో తరగతి పాస్ అయ్యి ఫెయిల్ అయినా అనేసి ఇలాంటి మానసిక ఆరోగ్యాలు ఇలాంటి విషయాల్లో మానసిక ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం అలాంటివి అన్ని బాగా చేస్తున్నారు మానసిక ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది మానసిక ఆరోగ్యం కరెక్ట్గా లేనప్పుడు ఎలాంటి పని చేసిన మనకి ఎలాంటి పని చే చేసినా కూడా అది మనకు కాదు చేయలేము మాన ఈ ఆరోగ్యం అనేది చాలా విలువైనది అన్నిటికనే ఇది చాలా విలువైన కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దేన్ని దేన్ని పడితే దాన్ని ఎక్కువ నమ్మకు నమ్మడం కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడం కానీ ఏదైనా సరే కష్టపడాలి దానికి త తగ్గ ఫలితమే ఆలోచించాలి ఈ ఆరోగ్యం అనేది కూడా చాలా విలువైనది ఈ ఎన్ని ఎలాంటి మాత్రలు ఎలాంటి మందులు వాడిన కూడా తగ్గనది ఈ మన ఈ ఆరో ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ ఏ ఏవి వచ్చినా ఏ రోగం వచ్చినా తగ్గిపోయే మందు మాత్రలు అలాంటివి చేశారు కానీ ఈ మానసిక ఆరోగ్యంకి మాత్రం ఎలాంటి మాత్రలు లేవు అది ఒక మనిషిలో మనిషిలోనే ఉంటుంది అది వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు కాబట్టి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ దీన్ని బట్టి ప్రతి ఒక్క వాళ్ళ జీవన శైలిని బట్టి కూడా దీనికి గురయ్యే ప పరిస్థితిలో ఉంటారు కాబట్టి దీనికి సంబంధించిన ఎలాంటిది అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఎలాంటిది వచ్చినా ఎల్ ఎలాంటి ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా సరే ఇంటిలో వాళ్ళతో కూర్చొని మన స్నేహితులతో మన దోస్తులతో కూర్చొని మనం పరిష్కరించుకొవాలి తప్ప మనం మానసికంగా ఎక్కువ ఆలోచించద్దు ఎక్కువ బాధ పడొద్దు అలాగే ఎలాంటి చెడు దారిలో కూడా పోవద్దు మనం ఎ ఈ పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కువ వాళ్ళు చ చనిపోవడానికి అలాంటివి ఎక్కువ చూసుకుంటున్నారు ఇప్పుడున్న జన్ ఇప్పుడున్న కాలంలో కాబట్టి అలాంటివి ఇలా ఏం చెయ్యకుండా చాలా కూర్చొని మాట్లాడుకొని మన దోస్తులతో మన అమ్మ అమ్మ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే తీరి తీరిపోతుంది దీనికి ఎలాంటి మాత్రలు ఉండవు మాత్రలు కూడా అవసరం లేదు అంత అవసరమైతే ఒక డాక్టర్ని తీసుకోవాలి అంతే